భార్గవి ఆ ఆటోమొబైల్సా మేడం మాకొక ఫైవ్ మెంబర్స్ వెళ్ళే ఫ్యామిలీ కార్ కావాలి మేడం ఒక ఫైవ్ టూ టెన్ ల్యాక్స్ మిడిల్లో కావాలి మేడం ఓకే మేడం హోండా కావాలి మేడం హోండా కారు ఆ వద్దు మేడం మాకు ఫైవ్ టూ టెన్ ల్యాక్స్లో చూడండి మేడం ఓకే మేడం నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల కావాలి మేడం

ఓకే మేడం

అంటే ఈఎమ్ఐ వేసుకుంటే ఏమన్నా ఎక్స్ ఎక్స్ట్రా ఎమౌంట్ ఏమన్నా పడుతుందా మేడం ఓకే ఓకే